హలో సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మొబైల్ షాపే చెప్పండి సార్ సార్ వన్ ప్లస్ ఉంది రెడ్మీ ఉంది వివో వి సెవెన్ ఉంది సార్ ఎఫ్ వన్ కూడా ఉంది సార్ ఆల్ మొబైల్స్ అర్ అవైలబుల్ సార్ సార్ క్యాష్ ఉంది సార్ కార్డు ఉంది సార్ ఈఎంఐ ఉంది సార్ మీకు ఏది కావాలంటే అది అవైలబుల్గా ఉంది సార్ సార్ క్యాష్ అయితే మీరు మొత్తం పే చేస్తారా మొత్తం అమౌంట్ అవును సార్ క్యాష్ అయితే మొత్తం కట్టేయాలి సార్ డిస్కౌంట్ ఏం ఉండదు సార్ ఓకే ఈఎంఐ అయితే మీకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సార్ పదిహేను శాతం డిస్కౌంట్ ఉంటుంది సార్ సార్ మీకు ఆక్సిస్ ఏటీఎం బ్యాంక్ కార్డు ఉంది సార్ ఓకే సార్ సార్ హేచ్డీఎఫ్సీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సార్ అండ్ కెనరా బ్యాంక్ వేరే అధర్ బ్యాంక్ అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మాత్రం ఉంటుంది సార్ సార్ ఎస్బిఐకి నా డిస్కౌంట్ అనేది అయితే ఏం లేదు సార్ ఆ యూనియన్ బ్యాంక్కి అయితే సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సార్ అవును సార్ సార్ అంటే మీరు కార్డు తెచ్చి మీ అకౌంట్కి ద్వారా మీరు చేస్తే మేము ఈఎంఐ రూపంలో మీరు నెలకి ఎంత కడతారో అంత మేము లోన్ ఇస్తాం సార్ సార్ డౌన్ పేమెంట్ అనేది లీస్ట్ సిక్స్ థౌసండ్ ఆరు వేలు కట్టాలి సార్ సార్ లీస్ట్ అయినా అంతే సార్ మాక్సిమం అయినా అంతే సార్ లీస్ట్ అయితే మినిమం ఇంత కట్టాలి సార్ మాక్సిమం అనేది మీ ఇష్టం సార్ ఏదైనా సరే ఒకటే సార్ ఈఎంఐ సార్ జీరో ఇంట్రెస్ట్ సార్ ఈఎంఐ ఒకవేళ టైమ్కి కట్టకపోతే ఓడి పడుతుంది సార్ ఓకే సార్ అయితే ఉంటాను సార్ థాంక్స్ ఫర్ కాలింగ్ సార్ థ్యాంక్ యు సార్